ఇవి బైక్ రెంటల్స్ ఇచ్చే దా ఆ నెంబరేనా అండి అంటే బైక్ రెంట్కి ఎలా వస్తుంది ఏంటి ఏ బైక్స్ ఉన్నాయి మీ దగ్గర టూ వీలర్స్ అవి ఓకే అంటే మేం చెప్తాం మాకు అసలు కాస్ట్ ఇవన్నీ ఎలా ఉన్నాయి ఏంటో తెలుసుకుందామని జస్ట్ అంటే పర్ డేకి ఎంత పడతంది స్కూటీస్ అవి ఎలా పడతన్నాయి అలా స్కూటీస్ అయితే స్టార్టింగ్ ప్రైస్ ఏంటి స్కూటీ అయితే పర్ డేకి పర్ డేకి ఓన్లీ ఎంత ఓకే

అది ఓన్లీ పెప్ట్ ఛార్జా పర్ డేకి యాక్టివా యాక్టివా ఓకే స్కూటీస్ కాకుండా అయితే బైక్స్ అలాంటివి

అవి ఎలా పడతంది కేటీఎమ్ గానీ ఓన్లీ ఓకే ఓకే ఒక డే ముందు చెప్పచ్చా లేదంటే ఇన్స్టెంట్గా వెంటనే వచ్చి అలా తీసుకోవడం అలాంటియి ఏవన్నా ఉన్నాయా ఇక్కడ ముందేమైనా ఓకే ఓకే లొకేషన్ అది మేం పెడితే షేర్ చే వస్తారా లేదంటే మేమే డైరెక్ట్గా అక్కడికొచ్చి తీసుకోవాలా బైక్ అనేది దానికి కూడా మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జా ఓకే ఓకే ఓకే అయితే ఓకే అండి త్యాంక్ యూ లేదు మేం ఇన్ఫామ్ చేస్తాం మళ్ళీ ఒకవేళ అవసరమైతే మేమే ఫోన్ చేస్తాం మళ్ళీ మీకు స్వప్న